ఆటలు ఆడటంవల్ల మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఆటలు మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎప్పుడు ఆనందంగా ఉంచుతుంది ఆటలు ఆడటంవల్ల మనకి ఉన్న ఒత్తిడి మొత్తం పోతుంది మనం ఎప్పుడు ఆనందంగా ఉండటానికి సహాయపడుతుంది ఆటలవల్ల మన బాడీలో ఉన్న చెమట వంటివి పట్టడంవల్ల బాడీలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది ఆటలవల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎక్కువగా ఆటలు ఆడటంవల్ల మనం ఎప్పుడు యాక్టీవ్గా ఉండగలం